నేను నాకు తిరుపతి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే నేను అక్కడ నడుచుకొని కొండఎక్కి వెళ్ళేటప్పుడు అక్కడ శ్రీవారిమెట్లు అలాగే అలిపిరిమెట్లు కానీ ఉంటాయి కదా అందులో నాకు శ్రీవారిమెట్లు కన్న అలిపిరిమెట్లు అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది కొంచం దారి వచ్చి కొన్ని మెట్లు ఉండి దారి మెట్లు అలా ఉంటుంది అలాగే పక్కనే వచ్చేసరికి జంతువులు అవన్నీ కనపడుతాయి బావుండిద్ది అక్కడ అలాగే ఏంటి అంటే నడిచినట్టు కూడా అనిపించదు అది ఆలా ఎక్కితే శ్రీవారిమెట్లు కూడా ఇష్టమే అలా అలాగే అలిపిరి మెట్లుకూడా ఇష్టమే కానీ శ్రీవారిమెట్లు కన్న అలిపిరిమెట్లు అలిపిరి వైపు వెళ్తే ఇంకా బాగుంటుంది నాకు అందుకే చాలా ఇష్టం అలాగే పైనా పైకెళ్లాక అక్కడనుంచి చూస్తే వ్యూ కానీ అలాగే అక్కడ రూమ్స్ ఇస్తారు ఆ రూమ్స్ వచ్చేసరికి వన్ డే పర్ డే రెంట్ రెంట్ వచ్చేసరికి హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీ ఉంటుంది మన రూమ్ని బట్టి ఉంటుంది అలాగే మేమ్ ఆ రూమ్స్ తీసుకొని ఉన్నాము అప్పుడు ఏంటి అంటే మేము రూమ్స్ తీసుకుంటే అక్కడ పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటుంది సపరేట్ సపరేట్ రూమ్స్ కాకుండా సపరేట్ సపరేట్ రూమ్స్ అయితే మనకి ఇంకా ఫ్రెంట్ ప్లేస్ కూడా వచ్చింది అలాగే అది కాకుండా మేము బిల్డింగ్ల సప్తగిరి హోటల్స్ అలా అంత ఉంటుంది గెస్టున్సీ కానీ చెప్పి సో అక్కడ ఏంటి అంటే అక్కడ కన్న ఇక్కడ ఏంటి అంటే బయటకొచ్చి ఉండటానికి కానీ ఏదియైన సరే బాగుంటుంది నాకు అలాగా పైనా ఉండే పైనా వేంకటేశ్వరస్వామి గుడి అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం అలాగే అంత పూర్తిచేసుకొని పైనంతా వ్యూ బాగుంటుంది అలాగే కిందకొచ్చేస్తే తిరుపతిలో తిరుమలలో అయితే అలా ఉంటుంది తిరుపతివచ్చి మళ్ళీ కిందకొచ్చేసి కిందకొచ్చేస్తే ఇస్కాన్ టెంపులు అలాగే కాళహస్తి ఇలాంటివన్నీ చూసుకోవచ్చు తమిళనాడు ఇంకా కొంచం ఒక ట్వంటీ టూ థర్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఏమంటారు అరుణాచలం కూడా ఉంటుంది శివుడుని దర్శనం చేసుకోవచ్చు అదికూడా చాలా బాగుంటుంది అలాగే నేను వెళ్లిన బెస్ట్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ది త్రీ బెస్ట్ ప్లేసెస్ ఏంటంటే ఒకటి నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు షిరిడి వెళ్ళాను మహారాష్ట్రలో ఉన్నప్లేసెస్ ఒకటి అలాగే తిరుపతి వెళ్ళినప్పుడు కానీ అలాగే తమిళనాడు వెళ్లి తమిళనాడు వెళ్లి అరుణాచలం చూసినప్పుడు కానీ కొంచం చిత్తూర లో ఉండి తిరుపతి ఉంటుంది కాబట్టి అరుణాచలం అరుణా పెద్ద దూరం ఉండదు తిరుపతి దాటగానే త తమిళనాడు వచ్చేస్తుంది సో నాకు ఆ ప్లేసెస్ అంత సరౌండింగ్స్ అంత నాకు బాగా నచ్చింది అక్కడ కల్చర్ కూడా చాలా బాగుంటుంది మహారాష్ట్రలో అయితే ఒక ప్లేసు ఒక చోటు ఏంటి అంటే ఎలా అంటే అది శివుడు గుడి శి శివుడు గుడిలో అక్కడేంటంటే మగవాళ్ళు ప్రతి ఒక్కరు షర్టు తీసేసి లోపలికి వెళ్ళాలి అంటారు అలాగా కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయా అక్కడ అలాగే తిరుపతిలో మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్లో ఏంటంటే సేమ్ ఇదే ఇదే ప్రాసెస్ అక్కడ కూడా జరిగిద్ది కాకపోతే అక్కడ ఏంటంటే మనము అదే ఆ అమ్మవారికి ఆ దేవుడికి పాలు పసుపు ఇవన్నీ వేసి పూజ మనమే చేసుకోవచ్చు అక్కడ కూడా సేమ్ అంతే షర్టు లేకుండా వెళ్ళాలి నేను రెం చూసిన ఈ రెండు ప్లేసెస్లో మహారాష్ట్రలో ఒక చోటు చూశాను మళ్ళీ అలాగే తిరుపతి గోల్డెన్ టెంపుల్లో ఒకసారి చూసాను గోల్డెన్ టెంపుల్ తమిళనాడు దగ్గరలో ఉంటుంది అరుణాచలం వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ నేను చూశాను అరుణాచలం ప్లేస్ కూడా చాలా బాగుంటిద్ది అది కూడా సంవత్సరానికి ఒకసారి పెద్ద వత్తి వేసి కొండ మీదకి పెద్ద పాత్రల అదే దీప కుందు లాంటిది పెద్దది ఒక ఎంత ఒక వంద మంది పట్టిన సరే బాగా వెయిట్ ఉండిద్ది అంట అది బాగా నేను అది ఒకసారి మా నాన్న చెప్పినప్పుడు విన్నాను అప్పుడు నేను వెళ్ళాలి వెళ్ళాలి అని కూడా అనుకున్నాను అలాగా మేము అనుకోకుండా మొన్న సంవత్సరమే తిరుపతి తిరుపతి వెళ్ళినప్పుడు అరుణాచలం కూడా అక్కడ దగ్గర్లోనే కాబట్టి అరుణాచలం కూడా చూసుకొనివచ్చాము గోల్డెన్ టెంపుల్ అరుణాచలం గోల్డెన్ టెంపుల్ నాకు ఇష్టమైన ప్లేసెస్లో ఫోర్త్ ఉంది గోల్డెన్ టెంపుల్ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి సెకండ్ వచ్చేసరికి మహారాష్ట్రలో షిరిడి అలాగే తమిళనాడులో వచ్చేసరికి అరుణాచలం గోల్డెన్ టెంపుల్ ఒక్కొక్క ప్లేస్లో నాకు ఒక్కోటి ఆంధ్రాలో తిరుపతి మహారాష్ట్రలో షిరిడి అలాగే తమిళనాడు వచ్చేసరికి అరుణాచలం ఇంకా గోల్డెన్ టెంపుల్ ఈ ప్లేసెస్ మాత్రం నేను చాలా అంటే చాలా ఇష్టపడే ప్లేసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ అంటే ఇవే అనుకుంటా ఎందుకంటే నేను ఇప్పుడు వరకు తిరిగిన గుడిలలో కూడా నాకు ఈ ము నాలుగు గుళ్ళు చాలా ఇష్టం అలాగే మేము మన విజయవాడలో కూడా నేను చాలా గుళ్ళకి వెళ్ళాము ఎక్కడ అంటే మన ఆంధ్రలో కూడా అది కూడా ఎక్కడంటే కొండలమ్మ తల్లి గుడి గుడి ఒకసారి వెళ్ళాము అదేంటంటే బందరుకి కొంచెం ముందు ఉంటుంది కొండలమ్మ తల్లి గుడి అలాగే మహంకాళమ్మ తల్లి గుడికెళ్ళాం అది మరంపుడిలో ఉంటుంది అలాగే పెదీంట్లమ్మ తల్లి గుడికి వెళ్ళాము అది వచ్చేసరికి ఆకివీడి ఆకివీడిలో ఉంటుంది అలాగే తిరుపతమ్మ తల్లి గుడికి వెళ్ళాము అది వచ్చేసరికి పెనుగంచుప్రోలులో ఉంటుంది ఇలాగా మేము మా సరౌండింగ్స్ వెళ్ళిన గుళ్ళల్లో మేము ఎక్కువ తిరిగిన గుడులు ఇవి అలాగే మా అమ్మ వారి గుడి కొండపైన అమ్మవారి గుడి కనక దుర్గమ్మవారు మా ఇంటి దగ్గర ఉన్నా అనుగ్రహమ్మవారి గుడి నాకు టెంపుల్స్ అంటే అంత ఇష్టం వేరే వేరే చోట్లకి వెళ్లి నేను చూసిన టెంపుల్స్ అవైతే నేను దగ్గరుండి చూసిన టెంపుల్స్ ఇవి నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎం అది కూడా నాకు వన్ అఫ్ ది బెస్ట్ ప్లేసెస్గా ఈ ఫోర్ కూడా ఉంటాయి ఈ నాలుగు ఎంత వన్ అఫ్ ది బెస్ట్ ప్లేసెస్లో ఉంటాయో అవి కూడా వన్ ఆఫ్ ది ప్లేసెస్గా ఉంటాయి నాకు గుళ్ళు అంటే చాలా ఇష్టం అందుకే నాకు బెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే అది నేను గుళ్ళు అని చెప్తాను